నమస్కారం మేడం ఆ చేప్పండి

డిగ్రీ తరువాత ఏమ్సీఏ అంటే పీజీ చెయ్యచ్చు లేదు మీకు పీజీ చెయ్యడం ఇష్టం లేదు అనుకుంటే మీరు టీచర్ పోస్ట్కి వెళ్ళాలనుకుంటే బిఈడీ కూడా చెయ్యచ్చు అంటే డిగ్రీ అంటున్నారు కాబట్టి మీరు అంటే మనకి డిగ్రీలో వచ్చే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నవి మనం వినేది ఏంటి అంటే అకౌంట్స్ వింటాం బ్యాంక్ గురించి వింటాం కదా ఇప్పుడు ఇది రెండు బ్యాంక్కి సంబంధించినవి కాబట్టి బ్యాంక్లో చేస్తే అంటే డిగ్రీకి బ్యాంక్కి బాగుంటుంది చాలా మంది బ్యాంక్లో చేసేవాళ్ళందరూ డిగ్రీ చేస్తారు డిగ్రీ అయిన తర్వాత ఎమ్సిఏ కూడా చేస్తే అకౌంట్స్ గట్రా ఉంటాయి అందుకని మీరు డిగ్రీ తర్వాత ఏమ్సీఏ చదివితే మంచిదని నా అభిప్రాయం ఏమ్సీఏ తీసుకోండి ఏమ్సీఏ తీసుకుంటే దాని తర్వాత బీటెక్ ఆలాంటివి కూడా చేసుకోవడానికి బాగుంటుంది అంటే పీజీ వస్తుంది కదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండటం మంచిదే కదా ఇప్పుడు ఎలాగో యూజీ చదువుతున్నాను అంటున్నారు కదా మీరు ఆ దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఉద్యోగానికి తగ్గ అర్హత అన్నది మనకి వస్తుంది అన్నమాట ఇప్పుడు డిగ్రీ తోటే ఉండి మనం ఏదైనా పోస్ట్లు పడినప్పుడు పెట్టుకుంటే దానికి డిగ్రీ అంటే కొంచెం తక్కువ ఉద్యోగం ఇస్తారు అదే పీజీ ఇంకా పైకి ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మంచి జాబ్స్ ఇస్తారు కదా ఆ అందుకనే మీరు పీజీ కూడా చదువుతే మంచిది పీజీ అన్నది రెగ్యులర్గానే కాకపోయినా ప్రైవేట్గా కూడా కట్టుకోవచ్చు ఆ అలా అయినా సరిపోతుంది కాకాపోతే కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఏ ఉద్యోగానికి అయినా వెళ్ళ వచ్చు గవర్నమెంట్ది అయినా ప్రైవేట్ది అయినా కూడా కొద్దిగా కంప్యూటర్ అవగాహన అన్నది ఉంటే మంచిది ఇప్పుడు కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్యే కాబట్టి మీకు కంప్యూటర్లో టాలీ ఆలాంటివి నేర్పుతారు కాబట్టి మీకు అవి కొంచెం అంటే టాలీలో చాలా రకాలు ఉంటాయి ఆ అవి మీకు వచ్చి ఉంటే ఇప్పుడు కాలేజీలోనే నేర్పడం కాకుండా బయట కూడా మీరు కోచింగ్ సెంటర్లో టాలీ అన్నది నేర్చుకుంటే ఎలాంటి ఉద్యోగానికి అయినా టాలీ అన్నది అవసరం ఇప్పుడు బ్యాంక్లో చెయ్యాలన్న లేకపోతే బయట ప్రైవేట్ కంపెనీలో చెయ్యాలన్న టాలీ చాలా అవసరం చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఆ మంచిది తర్వాత ఎమ్ఎస్ ఎక్సెల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి మీకు వచ్చి ఆ అంటే ఏ ఉద్యోగానికి అయినా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నన్ను వచ్చి మీరు అడగచ్చు సరేనాండి చాలా ధన్యవాదాలు